నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు నాకు నచ్చిన హీరోహిన్ను ఇంక ఎవరండీ మన స్వీటీ అదే అనుష్క శెట్టి అనుష్క గారంటే నాకు చాలా ఇష్టం ఆవిడి నటించిన సూపర్ మూవీ నుంచి ఏ మూవీ నేను మిస్ అవ్వలేదండి ప్రాముఖ్యంగా ఆవిడి ఏమి చేసినా మూవీస్ చాలా బాగుంటాయి ఆవిడి యాక్టింగ్ కానీ ఆవిడి స్వ్యాగ్ కానీ డ్యాన్స్ కానీ ఆవిడి ఇచ్చే ఒక ఫేసు ఎక్స్ ప్ర ఎక్స్ప్రసన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి ప్రాముఖ్యంగా ఆవిడ నటించిన సోలోగా నటించిన మూవీ అంటే అరుంధతి మూవీ అండి ఆ మూవీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట అందులో ఆవిడ నటన కానీ ఆవిడ రాజసం కానీ హైలెట్గా నిలిచినాయండి అందులో ఈ పాటలైతే ఆవిడ జీవించేశారు జేజమ్మా మాయమ్మ అనే పాట అయితే ఆవిడేకంగా జీవించిందనే చెప్పొచ్చు ఇంకా ఆవిడ న నటించే రొమాంటిక్ సీన్స్ గాని ఆవిడ నటించే ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగుంటాయండి ఎందుకంటే డమరుకం సినిమాలో కూడా ఆవిడ ఎక్స్ ఆవిడి ఎక్స్ప్రసన్స్ చేసే ఆ ఏడుపు కూడా అన్నీ చాలా బాగుంటాయండి ఆవిడ హైట్ కానీ వెయిట్ కానీ ప్రతీది ఆవిడ నటించే ప్రతీ భాష బాషలో ప్రతి భాషలోని ఆవిడ తగ్గట్టు ఆవిడి తాన తన చేసే ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి తగిన న్యాయం చేసిందావిడి చాలా బాగా ఆవిడి నటించారు అందుకే నాకు అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం అండి ఆవిడి సినిమాలు నేనెప్పుడూ చూస్తూ ఉంటాను సో ఎప్పుడు ఆవిడిని ఫాలో అవుతూ ఉంటాను ట్విట్టర్లో గట్ట ఇన్స్స్టాల్లో గట్ట ఆవిడ కోసం నేను పోస్టులు పెడతూ ఉంటాను నాకు అనుష్క గారంటే చాలా ఇష్టం